తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఏడు లక్షల డెబ్భై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఆరు లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై మూడు ఐదు లక్షల తొం తొంబై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది